ఏటేటా జరిగే జాతర లేకపోతే మేళా అంటే మాకు శివరాత్రి బాగా జరుగుతుంది శివరాత్రి రోజు శివుడు శివపార్వతుల కళ్యాణం చేసి వాళ్ళు ఊరేగింపుగా పుట్టింటిలా ఊరేగింపుగా రథం మీద రావడము ఆ రథము వచ్చే ప్లేస్ని వచ్చి వెళ్లే ప్లేస్ని అమ్మవారి పుట్టిల్లు అనుకోవడము దానిని ఆ రథాన్ని కొన్ని వేల మంది కుర్రాళ్ళు యువకులు పిల్లలు అందరూ కలిసి అమ్మవారి అమ్మవారి చెట్టు అనిచెప్పేసి అని ఒక చెట్టు దగ్గరికి తీసుకురావడము ఆ టైంలో వాళ్ళు ఆ మోకులు మోకులు అంటే పెద్ద పెద్ద తాళ్ళు ఆ రథానికి కావలసిన సైజ్ అంత తాళ్ళని పట్టుకొని లాగి వాళ్ళు ఉత్సాహంగా ప్రదర్శిస్తూ అన్నీ అంతా తీసుకురావడం చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళడము కళ్యాణము ఆ టైంలో జరిగే బుర్రకథలు కానీ హరికథలు కానీ చాలా ఆనందంగా ఉండిద్ది చిన్నప్పుడు జ్ఞాపకం అంటే చిన్నప్పుడు ఏంటి ఇప్పుడు కూడా అదే జ్ఞాపకం చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు ఆ ఆ రథం వచ్చి వెళ్ళాక దాని వెనకాల మేము ఆ గుడికి వెళ్ళడము ఆ గుడి దగ్గర నాటకాలు సత్యహరిశ్చంద్ర అలాంటివి చింతామణి నాటకాలు చూడడము వాటిని చూసినాక వెళ్ళి బొమ్మల కొట్లు చాలా పెడతారు కావలసిన బొమ్మలు కొనుక్కోవడము వీడియో గేమ్లు అని తర్వాత బుడగలు అవి ఇవి కొనుక్కోవడము స్వీట్స్ జీడిపప్పు మిఠాయిలని అవని ఇవని స్వీట్స్ కొనుక్కుతింటాం అందరూ పిల్లలు కలిసి బూరెలు ఊదుతా కావాల్సిన నగలు దుస్తులు బొమ్మలు కొనుక్కుని అవి అందరికీ చూపించుకుంటా చాలా బాగా ఆనందంగా గడిపేవాళ్ళము అది చిన్ననాటి ఇప్పటికీ కూడా అదే జ్ఞాపకాలతో మేము ఉంటా ఉంటాము ఆ రథము అనేది అన్నీ అంతమంది యువకులు అలా తీసుకురావడం అనేది చాలా అద్భుతం అసలు తీసుకొచ్చి మళ్ళీ అది మళ్ళీ దాన్ని తీసుకెళ్ళేది ఎక్కడనైతే తీసుకొచ్చారో ఆ ప్లేస్లో ఉంచడమనేది చాలా అద్భుతమైన విషయము కానీ దాన్ని చాలా చాలా జాగ్రత్తగా తీసుకొని వస్తారు అందరూ కలిసి యువకులు బందో పెద్ద బందోబస్తు తీసుకొస్తారు స్వామివారి కళ్యాణం అయ్యాక ఊరేగింపుగా వస్తారు ఆ ఊరేగింపు ఆ ఊరేగింపుని రథోత్సవం అని చెప్పేసి అని చెప్పేసి అంటారు స్వామి వారి కళ్యాణం గదా అయిపోయినాక తీసుకొస్తారు అది అయిపోయినాక తర్వాత హోళీ అని చెప్పేసి అని స్వామివారు హోళీ జరుపుకున్నట్టు వసంత వసంతం చల్లుకోవటము ఆ వసంతం బళ్ళు ఊరురా ఊరూరా వీధి వీధి తిరిగి అందరికీ ఆ వసంతము ఇవ్వడమూ ఆ వసంత రంగులు ఇవ్వడమూ అందరి మీద చల్లుకోవడం ఒకళ్ళు ఒకళ్ళ మీద చల్లుకొని బాగా ఆనందంగా ఆడుకోవడం ఇలా చిన్నప్పుడు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అయితే ఇప్పటికీ కూడా అవే జ్ఞాపకాలు మాకు కలుగుతా ఉంటాయి ఎందుకంటే ఏటేటా జరుపుకుంటాం కాబట్టి శివరాత్రి చాలా బాగా జరిగిద్ది అప్పుడు జరిగే అన్నదానాలు అంటే అన్నదానము అంటే అన్నదానం కాదు శివపార్వతుల కళ్యాణం అయ్యాక భోజనం భోజనాలు భోజనాలు పెడతారు అందరికీ అప్పుడు ఊరందరూ కోలాహలంగా ఒకే ఇంట్లో దగ్గర వెళ్ళేసేసి భోజనాలు చేయడము భోజనాలు చేసి వడ్డించడము భోజనాలు వడ్డించడాలు వండేవాళ్ళు వండుతూ ఉంటారు తినేవాళ్ళు తింటుంటారు చాలా ఆనందంగా ఉండిద్ది మూడు రోజులు నాలుగు రోజులు అంగళ్ళ దగ్గర తిరుగుతూ కావలసిన బొమ్మలు కొనుక్కుంటూ కావలసినయి కొనుక్కుంటూ పిల్లలు బాగా ఆనందంగా ఇది చేస్తూ ఉంటారు ఆ నాలుగు రోజులు కూడా ఊరిలో ఎక్కడలేని ఆనందం సంతోషం ఎన్ని బాధలు ఉన్నా కానీ ఆ నాలుగు రోజులు మాత్రం ఎవరూ ఏ బాధ లేదు ఏ బాధ ఇబ్బందులు లేనట్టు చక్కగా ఆనందంగా సంతోషంగా తిరుగుతూ ఆ షాపుల చుట్టూ తిరుగుతా కావాల్సినవి కొనుక్కుంటూ తింటూ బాగా ఆనందంగా ఇది చేస్తారు ఆ జ్ఞాపకం ఇప్పటికీ ఉంది అయితే అప్పుడు చిన్నప్పుడు దొరికే వీడియో గేమ్లు లేకపోతే లేజర్ లేజర్ లైట్లు ఉన్నాయి వీడియో గేమ్స్ చిన్నప్పుడు దొరికే వీడియో గేమ్స్ అలాంటివి ఇప్పుడు దొరకట్లేదు అదే బాధ అప్పుడు మన మా జనరేషన్ అప్పుడు మేము ఎంజాయ్ చేసినట్టు మా మా తరం ఎంజాయ్ చేసినట్టు మా పిల్లలు ఎంజాయ్ మా పిల్లలు ఆనందపడలేకపోతున్నారు అలాంటివి చిన్నచిన్నవి ఏం దొరకట్లేదు అయితే అవి కూడా దొరికితే బాగుంటుంది మా పిల్లలకి చూపించుకోవడానికి కూడా అని చెప్పేసి అది ఒక చిన్న బాధ కానీ మిగతా అంతా ఎప్పటిలాగా అప్పుడు మా చిన్నప్పుడు మేము ఎలా అయితే మా జాతరని బాగా ఆనందంగా ఉత్సాహంతో పాల్గొని అంతా బాగా చేసామో అలాగే మా పిల్లలకు కూడా చూపిస్తూ ఉన్నాము ఇప్పటికీ కూడా దానివల్ల వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు దానికోసం ప్రతీ సంవత్సరము ఎప్పుడూ ఆ సమయం వస్తుందా అని వేచి చూస్తూ ఉంటారు ఆ సమయం కోసం వేచి చూసి ఆరోజు రాగానే చాలా ఆనందంగా అయిపోయి ఆ స్వామి కళ్యాణం చూసుకొని ఆ స్వామిని తీసుకొని వచ్చి ఆ స్వామి అక్షింతలు తీసుకొని ఆశీర్వాదాలు తీసుకొని చక్కగా కావలసిన బొమ్మలు కొనుక్కుని చాలా బాగా అన్ని పనులు చేసుకుంటూ ఆనందంగా ఉండి ఆనందంగా ఆనందపడి బాగా దానిలో అన్ని పనులు కార్యక్రమాలు చేసుకుని చక్కగా మళ్ళీ వచ్చి వాళ్ళ పనిలో మళ్ళీ ఉండి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పుడు ఆ ఆ తేదీ వస్తదా అని చెప్పేసి పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు మేము కూడా చాలా బాగా దానిలో పాల్గొని మా మా పిల్లల చేర్చే ఆనందాన్ని చూసి మేము ఆనందపడుతూ ఉంటాము పైగా మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా మేము ఎంత ఆనందపడ్డామో అంతకన్నా ఎక్కువ మా పిల్లలు ఆనందపడుతూ ఉన్నారు ఇవే మా చిన్ననాటి జ్ఞాపకాలు చిన్ననాటి జ్ఞాపకాలలో మా పిల్లలకు కూడా చెప్పుకుంటా మేము కూడా చానా ఆనందపడుతూ ఉంటాము మా పిల్లలు కూడా మా చిన్ననాటి జ్ఞాపకాలు వింటూ వాళ్ళు ఆనందపడుతారు వాళ్ళకు వచ్చిన వాళ్ళకు వచ్చే ఏమంటారు డౌట్స్ అవన్నీ కూడా మమ్మల్ని అడిగి వాళ్ళు అవన్నీ ప్రశ్నలన్నిటిని చక్కగా మాతో సమాధానాలు చెప్పించుకుని మా చిన్ననాటి జ్ఞాపకాలని ఇంకొంచెం నెమరు వేసేలాగా చేస్తూ ఉంటారు మా పిల్లలు కూడా చాలా బాగుంటుంది ఈ జాతర కానీ దేని గురించి చెప్పుకుంటే